నేను ఇప్పుడు ప్రజంట్ అయితే మా ఊరిలో ఒక నటించడంలోకానీ ఆర్టిక్ ఆర్ట్కి సంభందించిన వాటిలో నేనయితే ఒక గొప్ప పేరుము అయితే పొందాను మా గ్రామంలో నేను స్కూల్లో చదువుకున్నప్పుడు అయితే పెయింటింగ్స్ ఎలాంటి పెయింటింగ్ కాంపిటీషన్ ఉన్నకానీ అలాంటి కాంపిటేషన్లో పాటిస్పేట్ అయ్యి ప్రతి కాంపిటేషన్లో నేనే గెలిచే వాడిని నేనయితే ప్రతి కాంపిటేషన్లో ఏదో ఒక కొత్త బొమ్మను అయితే గీస్తు ఉండే వాడిని నేనయితే ఫస్ట్ దించిన బొమ్మ అయితే కార్టూన్స్కి సంబంధించిన బొమ్మలు చోటా భీము అలాంటి బొమ్మలు అయితే గీసాను అలాంటి బొమ్మలు దించడం అప్పుడయితే ఆ బొమ్మలు దించడం అయితే మనం చిన్నప్పుడు కాబట్టి అంత పర్ఫెక్ట్గా గీయలేకపోవచ్చు అప్పుడైతే తప్పులు అయితే చేసాను తప్పులు చేసినా కానీ ఆ బొమ్మలైతే మనమయితే లాస్ట్ వరకు అయితే దించయితే ఆ పెయింటింగ్ ప్రోగ్రాంలో పెట్టి గెలిచే వాళ్ళం ఇప్పటికి నాకు చాలా గుర్తు చాలా రకాల బొమ్మలు అయితే గీసాను స్కూల్ లైఫ్లో అవన్నీ బొమ్మలకయితే చాలా పేర్లు అయితే పెట్టారు మా ఫ్రెండ్సు అలా పెట్టడం వల్ల నేనైతే చాలా ఇంకా ఇంకా ఎక్కువ చేయాలి మంచిగ గీయ్యాలి బొమ్మలు అని ఒక దానితోనే ఉండి చాలా గొప్పగా అయితే గీసుకుంటు ఉన్నాను